నా పేరు మంజు అండి నేను పుట్టింది పెరిగింది అంతా ఇక్కడే తిరుపతిలోనే నాకు వచ్చి ఒక అన్న ఒక తమ్ముడు ఉన్నాడు అమ్మ నాన్న తర్వాత వచ్చి తాతయ్య నాన్నమ్మ ఉన్నారు మేమంతా ఒకే ఫ్యామిలీ బాబాయ్ ఉన్నారు నేను చదివింది అంతా తిరుపతిలోనే అన్న తమ్ముడు నేనొచ్చి ఒకే స్కూల్ లోనే చదివాము సిద్ధార్థ అనే స్కూల్ లో చదివాము అక్కడ ఎల్కేజీ నుంచి సెవెన్త్ క్లాస్ వరకే ఉంది అక్కడ మేం ముగ్గరం అక్కడే చదివాము తర్వాత వేరే వేరే స్కూల్ జాయిన్ అయ్యాము అనమాట నేను తర్వాత ఎయిత్ నుంచి టెన్త్ దాకా జ్ఞాన జ్యోతి విద్యా మందిరం నే అక్కడ చదివాను నాకు చిన్నప్పటినుంచి ఏం ప్రాబ్లం అంటే నాకు తెలుగు సరిగ్గా వచ్చేది కాదు దాని వల్లే స్కూల్ కి వెళ్లకుండా కడుపు నొప్పి కడుపు నొప్పి అని ఇంట్లో వాళ్ళని ఏడిపించేదాన్ని స్కూల్ కి వెళ్లకుండా ఆ తర్వాత ఎప్పుడూ ఆవరేజ్ స్టూడెంట్ ఏ మిగతా అన్ని సబ్జక్ట్స్ లో మార్కులు బాగా వచ్చేవి గానీ ఈ తెలుగులో మాత్రం ఎప్పుడూ కొంచెం తక్కువ వచ్చేది అంటే జస్ట్ పాస్ అలాగా ఫార్టీ ఫార్టీ ఫైవ్ అట్లే తీస్తూ ఉంటాను నలభై నలభైఐదు మార్కులు యాభై యాభై తక్కువ వచ్చేది యాభై పైన కూడా రాదు అనమాట తర్వాత వచ్చి అన్నా తమ్ముడు అంతా కూడా కొంచెం బాగానే చదువుతారు వాళ్ళంతా తర్వాత హాస్టల్ కి వెళ్ళిపోయారు వాళ్ళు ఇంటర్ ప్లస్ వన్ ప్లస్ టు ఇంటర్ అంతా వచ్చేసి వాళ్ళిద్దరు హాస్టల్ లోనే చదివారు నేనెప్పుడు హాస్టల్ ఎక్స్పీరియన్స్ నాకు లేదు నేను ఇంటర్ కూడా అక్కడే లోకల్ లోనే చదివాను సాయి జ్యోతి జూనియర్ కాలేజ్ అని చెప్పేసి తర్వాత వచ్చి డిగ్రీ జాయిన్ అయ్యాను నేను బీటెక్ చేద్దామనుకున్నాను నాన్న వచ్చి కొంచెం ఆ అప్పుడు మా ఫైనాన్షియల్ గా పెద్దగా మేము అంత రిచ్ ఏం కాదు మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నే ఆ బీటెకు నేను చదివించలేను డిగ్రీ చేయమ్మా అని చెప్పారని చెప్పేసి నేను ఇంకా బిఎస్సి కంప్యూటర్ సైన్స్ తీసుకున్నాను శేషాచల డిగ్రీ కాలేజ్ లో అక్కడే త్రీ ఇయర్స్ గడిచిపోయింది ఆ ఫైనల్ ఇయర్ లో నేనే కాలేజ్ టాపర్ వచ్చాననమాట తర్వాత వచ్చేసి బీఎస్సీ తర్వాత నా నాకు బెంగుళూరులో నాన్న ఫ్రెండ్ మూల్యంగా ఒక జాబ్ వచ్చింది అనమాట ఆ సాఫ్ట్వేర్ జాబ్ ఏ అప్పట్లో సాఫ్ట్వేర్ జాబ్ అప్పుడు దొరకడం అంటే చాలా కష్టం అన్నమాట అది బెంగళూరులో దట్ టూ కానీ నాన్నగారికి అప్పుడే పంపించటం ఎందుకు అంత దూరం చెన్నై అయినా వెళ్ళమని చెప్పుంటాను కొంచెం తిరుపతి దగ్గరలోనే కాబట్టి బెంగుళూరు అంటే దూరము వద్దని చెప్పేశాడు సరే ఇంట్లో ఎందు ఊరికే ఉండడం అని చెప్పి నేను పీజీ చేస్తానని చెప్పేసి ఎమ్ సి ఎ తీసుకున్నాను దానికి ఐసెట్ కోచింగ్ రాశాను ఓకే ఫ్రీ సీట్ వచ్చింది సిద్దార్థ్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లో అక్కడ ఎమ్ సి ఎ జాయిన్ అయ్యాను ఫస్ట్ ఇయర్ నుంచి ఒకే ప్రతి సెమిస్టర్ లో నేనే కాలేజ్ టాపర్ వచ్చేదాన్ని సిక్స్ సిక్స్ సెమిస్టర్ లో నేనే కాలేజ్ టాపర్ ని నా ప్రాబ్లమ్ ఏమంటే నా అదృష్టం ఏమంటే నేను ఫైనల్ ఇయర్ వచ్చే లోపల మా కాలేజీ లో క్యాంపస్ డ్రైవ్ తీసేశారు మే బీ క్యాంపస్ డ్రైవ్ ఉండున్నా కాలేజ్ టాపర్స్ కి ఫస్ట్ టు రౌండ్స్ ఉండదన్నమాట డైరెక్ట్ హెచ్ ఆర్ రౌండ్ లో సెలెక్ట్ అయిపోతే చాలు జాబ్ ఇప్పిచ్చేస్తారు నా నేను ఫైన్ నేను సెకండ్ ఇయర్ ఉండేటప్పుడు కూడా మా సీనియర్స్ కి కూడా ఉంది క్యాంపస్ డ్రైవు నేను ఫైనల్ వచ్చే లోపల క్యాంపస్ డ్రైవు లేదు ఆర్ ఆ సంవత్సరం అన్నమాట అది నా దురదృష్టము ఆ తర్వాత జాబ్ పెద్దగా జాబ్ అంటే అంత పెద్ద ఐటీ ప్రొఫెషనల్ గా ఎప్పుడు నేను సెటిల్ అవలేదు ఏదో చిన్న చిన్న జాబులు చేస్తున్నాను తర్వాత మ్యారేజ్ అయింది నా హస్బెండ్ పేరు వచ్చేసి కిరణ్ నాకు ఒక బాబు ఉన్నాడు తన పేరు వచ్చేసి హాయాను హ్యాపీ ఫ్యామిలీ ఇప్పటికే నేను ట్రై చేస్తున్నానే ఉన్నాను వర్క్ ఫ్రమ్ హోమ్ కే చూస్తున్నాను కోర్స్ కూడా చేశాను మధ్యలో సిలేనియం టెస్టింగ్ తర్వాత వచ్చేసి వియమ్ వేర్ అన్ని చేస్తున్నాను జాబ్ ట్రై చేస్తున్నాను మొన్న కూడా ఒక ఇంటర్వ్యూ కి వెళ్లొచ్చాను మోస్ట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఏ చూస్తున్నాను ఎందుకంటే బాబు ఇప్పుడే స్కూల్ కి వెళ్తున్నాడు ఆ తను కొంచెం నా మీద ఎక్కువ డిపెండ్ అవుతాడు ఆ కొంచెం ఒక ఫైవ్ ఇయర్స్ వచ్చిందంటే తను ఇంకా తను తను తన వర్క్ తను చూసుకోగలడు సో ఇప్పటికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రై చేస్తున్నాను ఆ ఇదే అండి నా గురించి